గుడ్ మార్నింగ్ సార్ రావచ్చ సార్ సార్ అదే సార్ మా ఫాదర్కి రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది సార్ దాని గురించి మేము వేరే సిటీకి మూవ్ అవుదాం అనుకుంటున్నాం సార్ నా టీసీ గురించి మీతో మాట్లాడాడానికి వచ్చాను సార్

ఎస్ సార్ అంటే సార్ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది సార్ అందుకని ఏమి చేయలేక పోతున్నాం సార్ మేము కూడా టెన్త్ వరకు ఇక్కడ చదవాలి అనుకున్నాం సార్ కానీ ఎమర్జెన్సీగా ట్రాన్స్ఫర్ పెట్టారు సార్ ఎస్ సార్ కానీ ఇక్కడ అయితే బాగా దూరం హైదరాబాద్కి దూరం అయిపోతుంది సార్ మళ్ళీ చూసే వాళ్ళు ఎవరు ఉండట్లేదు సార్ పేరెంట్స్ని కలవాలి అన్నా ఎప్పుడో ఒకసారి కలవడానికి ఉంటుంది కదా సార్ దాని గురించి ఆలోచిస్తున్నాం సార్ అలాగే సార్ మీరు దీని గురించి వీలైనంత త్వరగా మాట్లాడండి సార్ ఎందుకంటే డ్యూ డేట్ ఇంకా త్రీ డేస్ ఉంది సార్ మళ్ళీ దాని తరువాత ఖచ్చితంగా వెళ్ళిపోవాలంటే నాకు ఇబ్బంది అయిపోద్ది సార్ స్టడీలో సార్ రేపు తప్పనిసరిగా మా ఫాదర్ని తీసుకు వచ్చి మిమ్మల్ని కలిసి దీని గురించి విషయాలు అన్నీ క్లారిటీగా మాట్లాడుతాను సార్ థ్యాంక్ యూ సార్